చెప్పండి చెప్పండి చెప్పండి ఎవరండీ రావుగారండి చెప్పండి

ఎవరిదండీ సరే చెప్పండి రండి కూర్చోండి తప్పకుండా పేరేంటండి డేట్ చెప్పండి సార్

అవును అంటే మీదే కదా అండి ఇలాంటివి చాలా చేశానండి అంటే ఇంతకుముందు కూడా నేను దాదాపు ఒక పది పెళ్ళిళ్ళ వరకు నేనే మన చుట్టుపక్కల ఉన్న ఊర్లు కూడా నన్నే పిలుస్తా ఉంటారు

చెప్పండి సార్ మీకెలా మీకు ఎలా కావాలంటే అలాగ అన్ని రకాల వీడియోలు కూడా ప్రతిదీ కూడా మిమ్మల్ని అడిగే చేస్తాం ఆయ్ సరేనండి

ఉన్నాయండి ఉన్నాయ్ ఉన్నాయండి ఉన్నాయ్ ఉన్నాయండి నేనూ అదే చెప్దామనుకున్నాను ఇప్పుడు డ్రోన్స్ డ్రోన్స్ కూడా సరేనండి ఆహా వచ్చిద్దండి లైట్గా లేదండి అవసరం లేదండి మేము కూడా ఎప్పడికప్పుడూ కొత్తది అని మేము వెతుకుతూ ఉంటాం ప్రతి దాని మీద మేము ఏదో ఒక మా దగ్గర తక్కువ ధరే లేండి మీరు బాధపడ బాధపడక్కర్లేదు అంటే ఇప్పుడు మీకు మీకు పెళ్లి కొడుకు ఇంటి దగ్గిర పెళ్లి కొడుకుని అలాగే విడిది ఇంటి దగ్గర కూడా మీకు పెళ్లి కూతురు కూడా వీడియో కావాలి కదండి అంతా అవుతాదండి సరేనండి

తప్పకుండా

అయితే దానికొక స్టాండర్డ్ క్యామరా పెట్టేయాలండి ఇంక మీరూ ఇన్ని చెప్తున్నారంటే మీరు కొంచం బడ్జెట్ అనేది పర్లేదు కదా మరి అంటే డ్రోను గట్ర అడిగారు తప్పకుండా

అంటే ఏం లేదండి ఇప్పుడు మీరు ఇన్ని అడిగారు కదండీ ఇన్ని క్యామరాలు అడగడం వల్ల ఏంటంటే అండి మీకు స్టాండ్ బై క్యామరా అనేది ఒకటి పెట్టమన్నారు అది మీకు ఎంతమంది వస్తారో అంతమందిని రికార్డ్ చేసుకొనే దానికి స్టోరేజ్ అనేది మనం కొంచెం మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోవాలి నా దగ్గర మంచి క్వాలిటీయే ఉన్నాయ్ కాదనట్లేదు కాకపొతే రోజంతా అక్కడ పెట్టేలా ఉండాలి అలాగే ఇంకా వీడియోలు కూడా మీకు హెచ్డి క్వాలిటీలో వచ్చేలా నేనన్నీ మంచి మంచి క్యామరాలతోనే వాడతానండి ఇది ఏంటంటే అండి అవి మొన్న మొన్న మొన్న కొన్నవేమోనండి చాలా బాగ వస్తాయ్ ఫోటోలు కానివ్వండి కాకపోతే మీకు నేను యదా ఉన్న వాస్తవం చెప్పేస్తాను మేమెక్కడ తీసుకున్నా కానీ రెండు కెమెరాలు పెట్టడానికి ఇరవై వేలు తీసుకుంటామండి అంతా కవర్ చేసేలా కాకపోతే ఇక్కడ మీకు డ్రోన్లు స్టాండ్ బై క్యామరా అలాగే విడిది ఇంటి దగ్గిరి నించి వీడియోలు అన్నీ చేయడానికి మీకు దాదాపు నా అంచనా ప్రకారం అయితే అండి ముప్పై వేలు దాకా అవుతదండి

సరే అండి సరే అండి

అడుగుతానండి అద అదొకటే కొంచెం తక్కువైంది అదే అండి మీకు ఎలాగూ ఖర్చు ఖర్చుతో మీరు చూడొద్దన్నారు కాబట్టి నేను కూడా ఇప్పుడు నా దగ్గర లేకపోయినా అందుబాటులో నేను బయట నుంచి తెప్పించి మీకు అరేంజ్ చేసేలా చేస్తాలేండి ఓ మంచి రోజు నా విజిటింగ్ కార్డ్ ఇదిగోండి మీకు ఏదైన అవసరం ఉంటే కనక చేయండి